మా స్వస్థలం అంటే సొంత సొంత ఊరు వచ్చేసి రాజమండ్రి పక్కనున్న ఒక చిన్న గ్రామము అందులో నేను నా చదువు మొత్తం నేను అక్కడే పూర్తి చేశాను పదో తరగతి వరకు అలాగే ఇంటర్ డిగ్రీ మాత్రం రాజమండ్రి వచ్చి నేను నా చదువును కొనసాగించాను నా సొంతూరు లో సంబంధించి నాకిష్టమైన విషయాలు ఏమిటంటే నా స్కూల్ అంటే మా పాఠశాల అనేది నాకు చాలా ఇష్టము నా పదో తరగతి చదివే వరకు చదివిన పాఠశాల అలాగే మా ఇంటి దగ్గరే కొంచం దూరంలో మా అమ్మమ గారి ఇల్లు ఆ ఇంటి దగ్గర వాతావరణం చాలా బాగుంటుంది పక్కనే ఉండే గోదావరి గోదావరిలో దిగి స్నానము చేయడం మా స్నేహితులతో కలిసి ఇలాంటివన్నీ మేము నా చిన్నపుడు ఎంతగానో ఇష్టంతో చేసినవి ఇప్పటికీ నాకు అవి గుర్తొస్తూ ఉంటాయి నేను ఇంకా ఇలాంటివి ఎన్నో చేశాను నాకు ఇష్టమైన విషయాలకి వచ్చేస్తే ఆ ఊరిలో ఉండే హాయిలాండ్ అదే రివర్ బే అని లేకపోతే మిలిటరీ హోటల్లో బిర్యానీ మిలిటరీ హోటల్లో బిర్యానీ అనేది నాకు చాలా ఇష్టము అక్కడ మంచి రేటుకి ఆహారం అనేది వారు అందిస్తున్నారు కాకపోతే కొంచం టైం అనేది పడుతుంది కానీ అది ఎంతగానో బాగుంటుంది అలాగే అప్పన్న గారి హోటల్ అని లేకపోతే అక్కడ ఉన్నారు కదా ఇంకా చాలా ఇలాగ నాకు నచ్చిన ప్రదేశాలు వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ ప్రశాంతంగా కూర్చోవచ్చు మా ఊరి దగ్గరలో ఇలాగ మా ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న ప్లేసులు అన్నీ కూడా నాకు ఎంతగానో ఇష్టం ఎందుకంటే నా చిన్నపాటి నుంచి నేను అక్కడే పెరిగాను అక్కడే తిరిగాను నా స్నేహితులు మా తల్లితండ్రులు అందరూ అక్కడే ఉన్నారు కాబట్టి ఆ ప్రతీ ప్రాంతాన్ని చూసినప్పుడు కూడా ప్రతీ ప్రాంతాన్ని అదే ప్రతీ ప్లేసుని చూసినప్పుడల్లా నాకు ఏదో ఒక జ్ఞాపకం గుర్తుకొస్తూనే ఉంటుంది రాజమండ్రిలో ఘాట్ ఉంటుంది ఆ ఘాట్ దగ్గర కూర్చుని నేను మా స్నేహితులు ఎన్ని సార్లో కబుర్లు చెప్పుకునే వాళ్ళము ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అటు వైపు కొండలు కూడా ఉంటాయి కొన్ని ఎయిర్పోర్ట్ దగ్గర ఆ అక్కడ ఎయిర్పోర్ట్ వైపు వెళ్ళడం విమానాలు మా ఊరి మీద నుంచి వెళ్ళేవి చూడటం ఎంతో నాకు ఇప్పటికి సంతోషం కలిగించే విషయాలు అవన్నీ